మా ప్రాంతంలో క్రీడలకు మద్దతు ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి అవి వ్యక్తులలోని ప్రతిభను గుర్తించి ప్రతిభకు తగినట్టుగా శిక్షణ ఇచ్చి వారిని ముందుకు వెళ్ళేటందుకు కృషి చేస్తారు వారు ముందుగా డిస్ట్రిక్ట్ తరపున ఆడి తరువాత స్టేట్ తరపున ఆడి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళేలా వారు శిక్షణ ఇస్తారు దీని వల్ల వారికి ఎంతో ఆదాయం కలుగుతుంది ఎన్నో మన్ననలు పొందుతారు దానివల్ల వారు శిక్షణ ఇవ్వడం వల్ల ఆ వ్యక్తికి లేదా ఆ అమ్మాయికి ఎంతో ఉపయోగం కలుగుతుంది వారు ముందుకు వెళ్ళడానికి తమకి ఒక ఆధారం ఉంటుంది వారు అనేక కార్యక్రమాలను చేపట్టి వారికి ఎంతో సహాయపడుతూ ఉంటారు వారు సహాయం చేయడం వల్ల వారు ఉన్నత స్థాయిలో ఉండగలరు కొన్ని మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి వారికి వాళ్ళు తమకు చేతనయినంత సహాయం చేసి వారును క్రీడల నందు ఆసక్తి పెరిగేలా చేసారు దానితో ఉన్నత స్థాయిలో ఉంటారని వాళ్ళ భావం కావున ఈ విధంగా కొన్ని కంపెనీలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి